నమస్తే సార్ రండి మా షాప్కి వచ్చినందుకు ధన్యవాదములు సార్ మీకు మేము ఏవిధంగా సహాయపడగలం సార్ లేటెస్ట్గా అయితే చాలా చాలా మోడల్స్ వచ్చాయి అండి దానీలో మీకూ మొదటిగా ఒప్పో మొబైల్ ఉంది అలాగే వివో మొబైల్ ఉంది అలాగే మోటోరోలా ఉంది సాంసంగ్ ఉంది సార్ మీ యొక్క కన్ఫిగరేషన్ ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము మీకు ఖర్చు ఎంతో చెప్పగలం సార్ ఒప్పోకు వచ్చినప్పుడు అయితే మీకు ఎయిట్ జిబి ర్యామ్ వన్ ట్వెంటీ సిక్స్ జిబి హార్డ్ డిస్క్ వస్తుంది అండి అండ్ స్టోరేజ్ వచ్చి మీకు అది పద్దెనిమిది వేల ఆరువందల రూపాయలు పడుతుంది అండి అదే మీకు ఒప్పోలో ఇంకొకటి కూడా ఉంది అండి అది వచ్చి సిక్స్టీ జిబి ర్యామ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ జిబి స్టోరేజ్ వస్తుంది అండి అది అయితే మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి మీకు ఇంకా తక్కువలో కావలసి వస్తే కనుక మోటోరోలా ఉంది అండి ఫోర్ జిబి ర్యామ్ ఫిఫ్టీ జిబి హార్డ్ డిస్క్ వస్తుంది అది అయితే మీకు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ పడుతుంది సాంసంగ్ అయితే మీకు ఖర్చు ఎక్కువ పడుతుంది సార్ ఎందుకంటే సాంసంగ్ ఎయిట్ జిబి ర్యామ్ అలాగే టూ ఫిఫ్టీ సిక్స్ జిబి స్టోరేజీ మీకు వస్తుంది ఇది అయితే మీకు ఫార్టీ నైన్ థౌజండ్ పడుతుంది అండి కెమెరా క్వాలిటీ అన్నీ సూపర్ ఉంటాయి మీకూ ఆండ్రాయిడ్లో ఉంది అండి ఆండ్రాయిడ్లో అయితే మీకు ఫోర్ జిబి ర్యామ్ వస్తుంది వన్ ట్వెంటీ త్రీ స్టోరేజ్ వస్తుంది అది మీకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు పడుతుంది వివో మీకు లేటెస్ట్ అయితే రాలేదు కాని ఇప్పుడు వచ్చాక రాగానే మీకు తెలియజేస్తాము తప్పకుండా అండి ఓకే అండి థాంక్ యూ